బాబూ బిల్లు ఎంత అయ్యింది నీకు యూ పీ ఐ పేమెంట్ ఉందా ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ పేటిఎం గానీ ఉంటే దాని ద్వారా నీకు డబ్బులు పంపిస్తాను లేదంటే క్యాష్ ద్వారా చెల్లించవచ్చు అంటే క్యాష్ ఇచ్చేస్తాను నీ దగ్గర చిల్లర అది ఉందా ఉంటే నేను ఒక వేళ నీకు పేటీఎంలు అవి లేకపోతే యూ పీ ఐ పేమెంట్స్ లేకపోతే నేను నీకు నగదుగా చెల్లిస్తాను నాకు ఆ చిల్లర ఉంటే ఆ చిల్లర ఇచ్చేద్దువు గాని సరిపోతుంది ఓకే